మేము నల్లమల్ల ఫారెస్ట్ కొండల్లో అడవుల్లో ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు దాదాపుగా పదిహేను రోజులు ట్రెక్కింగ్ చేసాము నా జీవితంలో మర్చిపోలేని అతిపెద్ద ట్రెక్కింగ్ ఇది అయితే మేము నా ఫ్రెండ్స్ నలుగురం ట్రెక్కింగ్కి వెళ్ళాము అందులో నేను నా ఫ్రెండ్ ఇద్దరు దారి తప్పిపోయాము అందుకు ముఖ్య కారణము నడవలేక ఓపిక లేక మేము కాసేపు రెస్ట్ తీసుకోవటం వలన మేము ట్రెక్కింగ్ మిస్ అయ్యాము దారి మిస్ అయిన తర్వాత మా స్నేహితులను కనుక్కోవడానికి మాకు చాలా ఇబ్బంది అయ్యింది అయితే అలా చాలా సేపు వెతికాము వెతికిన తర్వాత మాకు ఒక ఆలోచన వచ్చి మేము మొబైల్ ద్వారా కాల్ చేసి వాళ్ళ లొకేషన్ను పెట్టమని అడిగాము లొకేషన్ ద్వారా వాళ్ళు ఉన్న ప్రాంతానికి మేము రెండు గంటల సమయంలో చేరుకున్నాము ఈ చేరుకున్న తర్వాత అందరం కలిసి మళ్ళీ ట్రాక్కింగ్కి వెళ్లి మొత్తం పూర్తిగా పద్నాలుగు రోజులు ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకుని పదిహేనవ రోజు అందరం కలిసి తిరిగి మా ప్రదేశాలకు వచ్చాము అయితే మేము ట్రెక్కింగ్లో ఉన్నప్పుడు ముఖ్యంగా మనకి పవర్కి పవర్ బ్యాంక్ సోలార్ పవర్ వాటర్ బాటిల్ అదేవిధంగా ట్రెక్కింగ్ టెంట్ వంటి ఎక్కువగా మనం ముందుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు మనకు పవర్ బ్యాంక్ అనేది కన్ఫామ్గా ఉండవలసిన అతి ముఖ్య ఇంపార్టెంట్ అయిన వస్తువు